జియో సిమ్ కోసం వచ్చాను అండి నేను జియో సిమ్ కావాలి అండి

ఏమేమీ తెచ్చుకోవాలి అండి పర్టికులర్గా సిమ్ కావాలి పర్టికులర్గా సిమ్ కావాలి కొత్తగా ఒక సిమ్ము కావాలి ఓకే ఆదార్ కార్డు తీసుకు వచ్చాను అండి తీసుకోండి ఫోటోస్ కావాల అంటారా ఫోటోస్ కావాల సరే అండి థర్డ్ నంబర్ కావాలి అవునండి అదే అదే మూడు

అంటే ఈ ఈ నెల ఫ్రీ అండి అలాగే అండి

మూడు నెలలకి బాగా మూడు నెలలకి వేసేయండి సరే అలాగే కట్టేస్తాను

అన్నీ వస్తాయి సరే సరే ఏది మంచిది అయితే అది వేయండి

తీస్తాను లేండి ఇదిగోండి సరే అండి సరే అండి

అలాగే ఉంటాను అండి